హలో హలో చెప్పండి సార్ ఐ ఐ యాం గుడ్ సార్ మీరు సార్ బాగున్నారా ఓకే సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ పర్లేదు సార్ ఎంతైనా మీరు పెద్దోళ్ళు త్యాంక్ యూ ఏం సార్ అవును సార్ అవును సార్ అవును సర్ మన బ్రాంచ్ది అవును సార్ సాక్షి యా

నాకు సాక్షి ఎ సర్ అవును సార్

సర్ దాని గురించి చెప్పాలంటే అంటే మళ్ళ న్యూస్ పేపర్ తీసి అంటే ప్రజల గురించి అది ఎక్కువ తెలియజేస్తుంది సార్ ఏదన్నా ఒక సమాచారం తీసుకుంటే ఒకేలా వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళకి ఒక ఏదైనా ఇబ్బంది ఉంటే వాటి ద్వారా మనం ఒక ఒక ఇది అనేది వారికి స్ప్రెడ్ చేస్తే అది అందరికీ అది వెళ్ళి వెళ్ళి చెప్తుంది సార్ సో అందువల్ల సాక్షి అనేది ఒక మంచి ఒక ఒక ఇదిగా చెప్పుకోవచ్చు సార్ గొప్పగా చెప్పుకోవచ్చు వాటి గురించి అవును అవును సార్ అవును సార్

ఆహా ఓకే యా యా అవును అవును అవును అవును అవును ఓకే ఓకే

అవును అవును అవునవును సరే ఓకే సార్ త్యాంక్ యూ సార్